మా జిల్లాలో చాలా ప్రార్థన స్థలాలు ఉన్నాయి అవి అన్ని మతాలకు చెందినవి ఉన్నాయి అలాగే ఈ సాంప్రదాయాలు పండుగలు మా శ్రీకాకుళం జిల్లాలో సంఘానికి చాలా గుర్తింపుకి తోడ్పడతాయి అంతేకాకుండా సాంస్కృతిక సాంప్రదాయాలు పండుగలు సంగం గుర్తింపు చరిత్ర సంవత్సరంలో జరుపుకునే పెద్ద పండుగలు ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ సంక్రాంతి డక్కన్ పండుగ దీపావళి విజయదశమి పండగలు చాలా ఘనంగా జరుపుకుంటారు